నేను ఇప్పటివరకు ఏ పుస్తకాన్ని కనుగొనలేదు కానీ కనుగొంటే నేను ఎవరికి పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు లోపల ఉన్న వాళ్ళకి ఉపయోగపడే పిల్ల పిల్లలకి ఉపయోగపడేటట్టు నేను మాత్రం కనుగొంటాను నేను రాస్తాను ఎందుకంటేరో ఆ రో ఆ కాలంలో బాగుపడితే ఇంక ఖచ్చితంగా మిగతా కాలం కూడా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో నేను మాత్రం అట్లాంటి వాళ్ళకి వాళ్ళు చదివేటట్టు రాస్తాను అన్నమాట సో నా నా నా ఆలోచనైతే అదే